కోళ్ళ వ్యాపారం గురించి మాట్లాడాలంటే అది చిన్న విషయం కాదు చాలా మందికి ఇది చిన్నగా కనిపించినా నిజంగా చూస్తే చాలామందికి అవకాశాలు ఉన్న వ్యాపారం ఇది కానీ ఏ పని మొదలు పెట్టడానికి ముందైనా కాస్త ఆలోచించాలి పరిశీలించాలి ముఖ్యంగా కోళ్ళ వ్యాపారం అయితే దాని వెనుక శ్రద్ధ సమయం పట్టుదల కాస్త తెలివితేటలు ఉండాలి కోళ్ళ వ్యాపారం అనేది అన్నీ కాలాల్లోను నడిచే వ్యాపారం ఎందుకంటే మన వాళ్ళెప్పుడు కోడి మాంసానికి మంచి డిమాండ్ ఉంటుంది ఊళ్ళకైయితే అంతకంటే ఎక్కువ ఇక పెరుగు పాల వ్యాపారం ఎలా లాభాల కోసం బాగా చూస్తామో అచ్చం అలాగే కోళ్ళ వ్యాపారాన్ని కూడా ఆదాయం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి కానీ అతి తొందర పడకుండా మొదలుపెట్టే ముందు కొన్ని విషయాలు మన మనసులో ఉండాలి మొదటిగా ఇదొక జీవుల మీద ఆధారపడి నడిచే వ్యాపారం కాబట్టి వాటిని చూసుకోవడానికి ఒక రకమైన బాధ్యత ఉండాలి చిన్న చిన్న కోడి పిల్లలని తెచ్చుకొని పెంచడం మొదలవుతుంది మొదటి నెలలోనే చనిపోతే మన పెట్టుబడి నష్టమయ్యే అవకాశం ఉంది అందుకే వాటికి ఆరోగ్యం మీద పూర్తిగా దృష్టి పెట్టాలి శుభ్రత మేత నీరు మందులు ఇవన్నీ సమయానికి ఇవ్వాలి ఇవి చేయకపోతే వ్యాపారం నష్టంగా మారుతుంది మరొకటి మనం ఎన్ని కోళ్ళను పెంచగలమో మన సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి కొంతమంది మొదటి రోజే వంద కోళ్ళు తెచ్చేసి పోటీగా మొదలు పెడతారు కానీ శ్రమించేందుకు సిద్ధం లేకపోతే అది భారంగా మారుతుంది కొద్దిగా మొదలు పెట్టి అనుభవం వచ్చిన తర్వాత గట్టిగా ముందుకెళ్ళడమే మంచిది ఊర్లో ఏ డిమాండు ఉందో దగ్గరలో మార్కెట్ ఉందో గుడ్ల రేట్లు ఎలా ఉన్నాయో చూసుకోని వ్యాపారం మొదలు పెట్టాలి ఇక మార్కెట్ మాటకు వస్తే గుడ్లు కోడి మాంసం ఎక్కడ ఎక్కువ ధరలు అమ్మబడుతున్నాయో ముందుగా తెలుసుకోవాలి ఒక పాంత్రంలో ఒక రకం కోడి ఎక్కువ నడుస్తుంది కొన్ని చోట్ల దేశీయ కోళ్ళే ఎక్కువ డిమాండ్ ఉంటుంది కొన్ని చోట్ల బ్రాయిలర్ కోళ్ళకే ఎక్కువ నడుస్తాయి కాబట్టి మనం పెంచే కోళ్ళ రకం స్థానానికి డిమాండ్ తగ్గట్టుగా ఉండాలి ఇకపోతే గుడ్ల వ్యాపారంలో ఒకటి గుర్తించుకోవాలి ఇది రోజువారి ఆదాయాన్నిచ్చే అవకాశం కలిగిన వ్యాపారం గుడ్లు రోజు వస్తాయి ఒకసారి కోడిపిల్లలు పెద్దయ్యాక గుడ్లు వేయడం మొదలు పెడతాయి మంచి ఆహారం ఆరోగ్యం ఉన్న కోళ్ళు ఏడాదికి రెండు వందల నుండి మూడు వందలు వరకు గుడ్లు పెడతాయి ఇవి అమ్మితే మంచి ఆదాయం వస్తుంది ఇక లాభాల సంగతి చెబుతానంటే సరైన పద్ధతిలో నడిపితే ఇది ఖచ్చితంగా లాభదాయకమైన వ్యాపారమే పెట్టుబడి తగ్గించుకోవడానికి మొదట మనవాళ్ళే పనిచేస్తే సరిపోతుంది తర్వాత పని పెరిగితే కూలీ పెట్టచ్చు ముఖ్యంగా గ్రామాల్లో అయితే ఇంతకంటే బాగుండదు అక్కడ స్థలం తక్కువ ఖర్చులతో దొరుకుతుంది కోళ్ళను తినిపించడానికి తక్కువ ధరకే ధాన్యాలు మిశ్రమాలు లభిస్తాయి పైగా అక్కడే అమ్ముడవుతాయి కూడా కానీ ఓ విషయం మాత్రం మర్చిపోకూడదు ఇది రెగ్యులర్గా చేసుకోవాల్సిన పని కోళ్ళకు సమయానికి మంచి మేత రాకపోతే నీరు సరిగ్గా లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాపారం అంతా నష్టంగా మారుతుంది అందుకే దీనికి కేవలం డబ్బు వస్తుంది అనుకోకుండా ఒక బాధ్యతగా చూసుకుంటే తప్పకుండా విజయం సాధించవచ్చు మొత్తానికి చెప్పాలంటే కోళ్ళ వ్యాపారం మొదలు పెట్టాలంటే మనం ముందుగా కాస్త నేర్చుకోవాలి పరిశీలించాలి మన దగ్గరలో ఉన్న వనరులని ఎంతవరకు సహకరిస్తాయో చూడాలి ఒకసారిగా పెద్దగా కాకుండా చిన్నగా మొదలు పెట్టి నెమ్మదిగా అభివృద్ధి చెందాలి అప్పుడే మనంగా కూడా సంతృప్తి ఆర్థికంగా కూడా లాభం రెండు మన చేతుల్లో ఉంటాయి అయితే ఇప్పటికీ నేను చెబుతున్నది ఏమింటంటే మీరు ఒకసారి గ్రామాల్లో ఎవరైనా కోడి వ్యాపారం చేస్తున్నవారిని కలవండి వాళ్ళ మాటల్లో ఈ వ్యాపారంలో ఉన్న ఒత్తిడి ఆనందం రెండు తెలుస్తాయి మనం మన శ్రమను బట్టి మన ప్రేమతో పెంచిన జీవుల ద్వారా ఆదాయం వస్తుంటే అనుభూతి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది అందుకే మీరు ఈ వ్యాపారంపై ఆసక్తి ఉంటే మంచి రీసెర్చ్ చేసి పట్టుదలతో జాగ్రత్తగా ప్రారంభించండి అప్పుడే ఇది ఒక స్థిరమైన ఆదాయం ఇవ్వగల వ్యాపారంగా మారుతుంది